అంట రోడ్లంట పశువులు అటు ఇటు తిరగడం చూసాం వాటికి ఏ ఆహారం లేకుండా అక్కడ ఉండే ప్లాస్టిక్ కవర్లు చెత్తాచెదారం అవి తినడం వల్ల అవి అనోగ్య అనారోగ్యానికి పాలుపడడం మేము చూసాము అందువల్ల వాటి యొక్క పరిస్థితులను మేము చాలా చేదు కరమైన భావాలుగా మేము అనుకుంటున్నాం అందువల్ల రైతులు సాధారణంగా పశువులు పెంచడానికి ఇష్టపడతారు అని మేము ఉద్దేశించాం